ప్రస్తుతం ఈ యుగంలో టెక్నాలజీ ఎంతో ఉత్తీర్ణమైన స్థాయిలో ఉంది పూర్వకాలం చూస్తే అప్పట్లో ఫోన్ మాట్లాడాలంటే ఎంతో ఇబ్బంది అయ్యేది ఎస్డిడి బూతుల నుంచి అది కూడా సిగ్నల్ సరిగ్గా ఉండకపోవడం వినిపించకపోవడం ఎంతో ఖరీదుతో కూ కూడినది ప్రస్తుతం మనకి టెక్నాలజీ ఎంతో చేరువులో ఉంది మనము ఈ టెక్నాలజీ ఫోర్ జి నుంచి ఫైవ్ జి సిక్స్ జి సెవెన్ జి అలాగా పెంచుకుంటూ వెళ్తున్నాం దీనివల్ల మనము ఎంతో వేగాన్ని పంచుకుంటున్నాం మనము మన ఎవరికైనా మాట్లాడాలంటే ఎంత దూరంలో ఉన్నా ఎంతో వాళ్ళని చూడాలంటే మనం నీరు గ వెళ్ళకుండా ఇంకా వాట్సాప్ వీడియో కాళ్లు ఇటువంటి కొత్త కొత్త వచ్చి మనకి టెక్నాలజీ ఇంకా చేరువయింది ప్రజలుకి మధ్యన సంబంధం ఎంతో మెరుగుపరిచింది అలాగే ఇంకా అనేకమైన రిష్టి వాచ్లను అలాగా స్మార్ట్ వాచ్లు ఇలాగా ట్యాబ్లెట్లు ఇలా చాలా వచ్చినవి మనం ఇదివరకు పేజీలు పేజీలు నోట్స్లు రాసుకునే వాళ్లం ఈ సమయంలో అయితే మనము ట్యాబుల్లోనే మనం మా మార్కర్తో మనం రాసుకోగలుగుతున్నాం మనం అంతగా కష్టంగా కష్టపడి పేజీలన్నీ రాసి అంతలాగా లేదు ఈ కాలంలో ట్యాబుల్లో పీడిఎఫ్ల్లో స్మార్ట్ స్క్రీన్లు ఇటువంటి వచ్చి టెక్నాలజీ రావడం వల్ల చదువు కూడా ఎంతో ఒక దిశగా మారింది ఇలాగే కొత్త కొత్త ఏఐ అనేకమైన టెక్నాలజీలు వచ్చి మనిషి యొక్క మున్ మనిషి యొక్క భవిష్యత్తు ఇంకా అలాగే తన బ్రతికే జీవించే సంవత్సరాలు ఎంతో సులువు చేస్తూ ఉన్నాయి దీనివల్ల మనకు ఎంతో లాభంముంది కొన్ని కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి మనిషి దీనివల్ల ఎక్కువగా ఈ సెల్ఫోన్లోకి ఎడిక్ట్ అయిపోయే ఛాన్సులు కూడా ఉన్నాయి మనము వాటిని ఎంతవరకు వాడాలో అంతవరకే వాడి మిగిలిన టైము మనం మన పని మీద శ్రద్ధ కలిగి ఉంటే మంచిదని నా అభిప్రాయం